నేను హెడ్ఫోన్స్ తీసుకున్నాను అండి అయితే హెడ్ఫోన్స్ అనేవి చాలా హెవీగా వెయిట్ ఉంది వాయిస్ క్లారిటీ లేదు బాస్ ఒకటే వస్తుంది వాయిస్ క్లారిటీ లేదు వన్ ఇయర్ వారంటీ ఇచ్చారు కానీ సిక్స్ మంత్స్కు ఇది రిపేర్ వచ్చింది కానీ సర్వీసింగ్ సెంటర్ అనేవి లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది సౌండ్ కూడా ఎక్కువగా క్లారిటీ లేకపోవడం వలన ఇబ్బందిగా ఉంది అదే విధంగా ఇది పిన్ కాంటాక్ట్ చేసినప్పుడు కూడా కనెక్ట్ అవ్వడం లేదు సరిగా ఈ కనెక్ట్ చేసినప్పుడు గీ సౌండ్ అదర్ సౌండ్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది దీని వలన ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాను ఈ ప్రాడక్ట్ అయితే మాత్రం నాకు అయితే ఏమి నచ్చలేదు నేను దీన్ని రీప్లేస్ చేద్దాం అని అనుకుంటున్నాను వేరే ఏదన్నా తీసుకుందాం అని